స్విగ్గీ ఫుడ్ డెలివరీ వారికి నమస్కారాలు నేను నిన్న సాయంకాలము నిజాంపేట్ మెహఫిల్ హోటల్ నుండి నాలుగు మటన్ బిర్యానీ నాలుగు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది అయితే నేను ఆర్డర్ చేసినప్పుడు మొత్తం రుసుము రెండు వేల రూపాయలు చెల్లించడం జరిగింది కొద్దిసేపటి తర్వాత నేను నా ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి నాకు

పొందవలసిన రుసుమును తిరిగి నా స్విగ్గీ ఖాతాలో జమ చేేయగలరని కోరుతున్నాను గతంలో కూడా నేను ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసినప్పుడు నాకు రుసుము తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది అలా జరగకుండా తొందరగా నేను క్యాన్సల్ చేసిన ఆర్డర్ యొక్క రుసుము నా స్విగ్గీ ఖాతాలో జమ చేసి నాకు సహాయపడగలరని కోరుతున్నాను స్విగ్గీ ఫుడ్ డెలివరీ వారికి ధన్యవాదాలు